భారతదేశంలో అత్యంత జనధారణ పొందిన కొన్ని క్రీడలు ఏమిటి అంటే మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే భారత దేశంలో అత్యంత జనాధారణ పొందినది క్రికెట్ పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి ఇప్పటిదాకా మనం చూస్తుంటే క్రికెట్ అనే చెప్పుకోవచ్చు అలానే రెండు వేల ఎనిమిది నుంచి మనం చూస్తుంటే ఈ క్రికెట్ విభాగంలోని ఐపీఎల్ అనే ఒక ఫార్మేట్ని తీసుకురావడం జరిగింది బీసీసీఐ ఐపీఎల్లో కూడా అంతా దీంట్లోవి ఉన్నదంతా ఫ్యాన్స్ మరి ఏ ఆటకు లేరని కూడా చెప్పుకోవచ్చు ఇంకా తర్వాత మనం చూస్తున్నట్లయితే కబడ్డీ అని చెప్పుకోవచ్చు కబడ్డీ ఆటని భారత దేశంలో ఎంతోమంది ఇష్టపడతారు ఎంతోమంది ఉత్సాహంగా కబడ్డీ ఆడాలని ఆరాటపడుతున్నారు ఇందుకుగాను ప్రో కబడ్డీ లీగ్ అనేది ఒకటి మొదలైనది మన అందరికీ తెలిసినదే మరియు తర్వాత వచ్చేసి మనకి బాగా తెలిసిన మన దేశ క్రీడా హాకీ కూడా ఎక్కువమంది చూస్తారు ఒలంపిక్స్లో మనం హాకీని కూడా ఆడడం జరుగుతుంది గత ఒలంపిక్స్లో మనకు హాకీలో కూడా మెడల్ రావడం జరిగింది ఇంత తర్వాత ఫుట్బాల్ కూడా భారతదేశంలో ఎంతోమంది జనాభా ఆదరణ పొందుతారు ఫుట్బాల్ మన ఇండియన్ ఫుట్బాల్ కెప్టెన్ అయినా సునీల్ ఛెత్రి కూడా ఇప్పటికీ లీడ్ చేస్తూ మంచిగా విజయాలని సాధిస్తున్నారు చాలా వాటికి వీలైనంతవాటికి ముఖ్యంగా చెప్పుకోదగ్గది అయినట్లయితే క్రికెట్ అని మనం చెప్పుకోవచ్చు క్రికెట్లో కూడా మనకి ఇప్పుడు టి ట్వంటీస్ ఉన్నాయి టి టెన్స్ ఉన్నాయి ఓడిఐ ఉంది టెస్ట్ ఉంది ఐపీఎల్ ఫార్మేట్ వచ్చింది రంజీ వచ్చింది వివిధమైన ట్రాఫిస్ జరుగుతున్నాయి సాయిర్ ముస్తాఫ్ అలీ ట్రోఫీ అని రంజీ ట్రోఫీ అని ఇలా ఇన్ని విభాగాలుగా క్రికెట్ను జరుగుతుంది ఎంతోమంది కొత్త ప్లేయర్స్ మన ఇండియన్ టీంలో రావడం జరుగుతుంది ఆడటం జరుగుతుంది ఎంతోమంది టాలెంట్ని గుర్తించి బీసీసీఐ మన ఇండియన్ క్రికెట్ టీంలో ఆడించడం జరుగుతుంది ఇలా క్రికెట్ ఎక్కువ ఆదరణ ఎప్పటినుంచో మనకి ఉన్నది అలానే మనం చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండులో మనం ఇండియా

మనకి అన్ని ఐసీసీ ట్రాఫిస్ తీసుకురావడం జరగలేదు రెండు వేల ఏడులో టి ట్వంటీ వరల్డ్ కప్ తీసుకొచ్చారు రెండు వేల పదకొండు ఓడిఐ వరల్డ్ కప్ రెండువేల పదమూడు ఛాంపియన్స్ ట్రోఫీ మనం చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు వరల్డ్ కప్లో మనం సెమీఫైనల్లో ఓడిపోయాము రెండు వేల పంతొమ్మిది న్యూజిలాండ్తో పోయింది రీసెంట్గా ఎంతో బాధకరమైన విషయం ఇప్పటికే చాలామంది మర్చిపోలేని రోజు నవంబర్ నైన్టీన్త్న న మనం ఫైనల్లో మన ఇండియాలో వరుసుగా పదకొండు మ్యాచులు గెలిచి ఆస్ట్రేలియాతో ఫైనల్లో ఓడిపోవడం జరిగింది అది చాలా బాధాకరమైన విషయం సో క్రికెట్ చాలా ఆదరణ అనేది మన భారతదేశంలో ఉన్నది మన దేశంలో చూసినట్లయితే కొంత అత్యంత ప్రసిద్ధి అట్లెట్స్ ఎవరు అనుకుంటే మనకి మొట్టమొదటిసారి గుర్తు వచ్చేది విరాట్ కోహ్లీ అప్పటికి తన పదిహేను ఏ స్వ పదిహేను ఏళ్ల నుంచి తన క్రికెట్ కెరియర్ని స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తన క్రికెట్ ఆడుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా తన ఫామ్ని తన కెరియర్ని ఎటువంటి మిస్ కాకుండా కోల్పోకుండా తను మన ఇండియాకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇండియన్ క్రికెట్ టీంని క్రికెట్లో ఒక ముఖ్య ఆటగాడిగా నిలిచి గొప్ప ఎన్నో మైల్స్టోన్స్ని రీచ్ అయ్యి ప్రూవ్ చేశారు తర్వాత మనకి స్టార్గా ప్లేయర్ చూసుకుంటే మనకి ఛాంపియన్ త్రోలో చూసుకుంటే వన్ ఆఫ్ ది స్టార్ ఫైనెస్ట్ వన్ నీరజ్ చోప్రా ఎన్నో విధాలుగా ఎన్నో గేమ్స్లో గోల్డ్ మెడలిస్టు ఒలంపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది మన భారతదేశానికి ఒలంపిక్స్లో కానీ ఎటువంటి దాంట్లో చూసుకున్నా కానీ నీరజ్ చోప్రా మనకి తీసుకురావడం జరిగింది దీంట్లో బాక్సింగ్లో కూడా మనకి చాలా మెడల్స్ వచ్చినాయి ఇటువంటి గొప్ప గొప్ప ప్రసిద్ధి చెందిన అథ్లెట్స్ మన దేశంలో చాలామంది ఉన్నారు అందుకు మనం గర్వపడాలి వీర విరాట్ కోహ్లీ నీరజ్ చోప్రా సునీల్ ఛెత్రి ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఉండి ఎప్పటినుంచో మన ఇండియాకి చాలా గర్వకారణం తీసుకొస్తున్నారు అలాగనే మనం చెస్లో చూసుకుంటే ప్రజ్ఞానందా హి బికేమ్ హి ఈస్ ఇన్ టాప్ టెన్ ఓల్డ్ టాప్ టెన్ ప్లేయర్స్లో తను కూడా ఒక భాగం అవ్వడం మనకి చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు